హలో క్లాసిక్ రెస్టారెంట్ వాళ్ళా మేము ఇందాక టు శవర్మా ఆర్డర్ చేసుకున్నాము మాకు కొంచెం బయట వర్క్ ఉంది ఇంట్లో ఎవరము ఉండడం లేదు కాబట్టి మా ఆర్డర్ క్యాన్సల్ చేయాలి అనుకుంటున్నాము ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కదా ఆర్డర్ ఎవరు తీసుకోలేరు కాబట్టి మేము బయటికి వెళుతున్నాము మేము ఆర్డర్ చేసిన శవర్మ క్యాన్సల్ చేసి మా అమౌంట్ మాకు రిఫండ్ చేస్తారా ఏమైనా చార్జెస్ పడితే ఆ చార్జెస్ మీరు కెన్ అంటే తీసేసి మిగతా అమౌంటు మేము ఫోన్పే ద్వారా చేసినాము అదే అకౌంట్కి మళ్ళీ మా అమౌంట్ మాకు సెండ్ చేయండి ఇంకొకసారి ఏమైనా తీసుకోవాలి అని అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మీ కంపెనీ అంటే మీ క్లాసిక్ వాళ్ళకే ఇందులో నుండే ఆర్డర్ చేస్తాము అప్పుడు ఏం ఎట్లా ఏమంటారు బయటికి వెళ్ళడం అట్లా ఇట్లా ఏమి ఉండదు డైరెక్ట్ మేము ఆర్డర్ చేసుకొని తినేస్తాము ఇవి ఒక్కసారికి క్యాన్సిల్ చేయండి ప్లీజ్